చెప్పండి ఏం కావాలి మీకు చెప్పండి ఓ నవోదయ పాస్ అయ్యాడా అంటే చాలా మంచి విషయమే అది మీరు మంచి పని చేసారు అండి ఫోన్ కాల్ చేసి నాకు మీ అబ్బాయి చాలా నవోదయ సెలెక్ట్ అయ్యాడు అంటే చాలా తెలివైన వాడే పర్లేదు అండి మీరు రేపు ఒకసారి మా కా కాలేజుకి రా ఒకసారి స్కూల్కి వస్తే మాట్లాడి మీకు ఫీజ్ విషయాలు అన్నీ చెప్తుంటాము మీకు పాప అంటున్నారు అండి తను ఎల్ ఎల్కేజా యూకేజా అండి ఎల్కేజియా పర్లేదు అండి ఆమెకి కూడా అడ్మిషన్లు ఉంటాయి మీకు ఇంకా ఏం కాదు మీరు ఎంత దూరంలో ఉంటున్నారు అండి మీరు ఇక్కడ ఇల్లు మీ ఇల్లు ఎక్కడ రేపు ప్రొద్దున తొమ్మిది లేదా పది గంటలకి రండి మనం మాట్లాడదాము మీకు ఇంకా బస్సు ఇలాంటివి ఏమైనా కావాలా అండి పిల్లలని తీసుకెళ్ళి తీసుకొచ్చి రావడానికి మరేం పర్లేదు అండి మంచి విషయమే అది అయితే రేపు ప్రొద్దున పది గంటలకి లేదా తొ తొమ్మిది నుంచి పది ఆ టైమ్ ఆ సమయంలో వస్తే మనం ఫీజ్ గురించి ఇంకా ఎప్పుడు టైమింగ్స్ వీటి గురించి మాట్లాడదాము అండి సరే ధన్యవాదం